నమస్తే చెప్పండి టీటీడీ బోర్డ్ మెంబరేనా నేను మీ జిల్లా మినిస్టర్ మాట్లాడుతున్నాను నేను ఇక్కడ కో తిరుపతి దేవస్థానంలో ఉన్నాను ఇక్కడ క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది మీరెలా మ్యానేజ్ చేస్తారేంటని అడుగుదాము అని చేశాను ఓకే ఓకే ఓకే మీరూ ప్రసాదాల దగ్గర కొంచుం ఆడవారిని కూడా పెట్టాలిసొస్తది ఎందుకంటే ఇక్కడ ఆడవారు బాగా క్రౌడ్ ఎక్కువగా ఉంది మరి గోల్డ్ అవిపోతాయి మళ్ళీ ఇబ్బంది కదా మీరొక ఇద్దరినీ ముగ్గురినీ లేడీ కానిస్టేబుల్స్ని ఇక్కడ సెక్యూరిటీ ఎక్కువ పెట్టండి మరి కంపార్ట్మెంట్సు ఎ ఎక్కువగా ఫుల్ అవుతున్నాయి కదా మరి అక్కడా క్రౌడ్ ఎలా కంట్రోల్ చేస్తున్నారు మరక్కడ కూడా ఓకే ఓకే మరి దేవుడి దర్శనం అయినప్పుడు చెప్పండి మరి దేవుడి దర్శనం అయిన దగ్గర కూడా ఉన్నారా గర్భగుడికాడా గర్భగుడికాడా సరిగా మ్యానేజ్ చేయండి క్రౌడ్ని ఓకే అవును అదేవిధంగా హుండీలదగ్గర కూడా స్వామి హుండీదగ్గర కూడా ఒక లేడీ కానిస్టేబుల్ని ఒక జెంట్ కానిస్టేబుల్ పెట్టండి అన్నదానం అయిన దగ్గర కూడా మీరు కొంచుం చూసుకోండి మరి మెట్ల మార్గం పరిస్థితేంటి అక్కడ బాగానే ఉన్నారా అక్కడ కూడా క్రౌడ్ ఎక్కువగానే ఉందే అదే కింద క్రౌడ్ ఎక్కువ ఉంది కొంచుం కొంచుం ఓకే ఓకే సరే సరే చూసుకోండి అయితే